నీలగిరి చెట్లు సర్వే చెట్లు మామిడి చెట్లు టేకు చెట్లు ఇలా చాలా రకాలమైన సహజవనరులు మా జిల్లాలో ఉన్నాయి మరియు అక్కడ కొండలు కూడా ఉన్నాయి కొండలు తవ్వుకోవడం వల్ల గ్రానైట్లు మరి కంకర కంకరని తీసుకొని వెళ్ళి కొండను నాశనం చేస్తున్నారు నీలగిరి చెట్లు సెరగ చెట్లు ఉపయోగించి పేపర్ల కంపెనీ ప్రొడక్టు చేస్తున్నారు ప్రొడక్ట్ వల్ల చాలా రక రకమైన వాతావరణ సమస్యలు వస్తున్నాయి అక్కడ జంతువులూ మరియు ఇవన్నీ వస్తున్నాయి ఈ చెట్లు నరకడం వల్ల అక్కడ ఉన్న జంతు పరమైన వన్య వన్య ఆవాసంకి ఇబ్బంది ఇబ్బంది కావడం వల్ల ఊర్లలోకి జంతువులు వస్తున్నాయి అలాగే మాకు అక్కడ ఫ్యాక్టరీల వల్ల చెరువులు నదులు డ్యాములు పంటపొలాలకు నీరు వస్తాయి చెరువుల నుంచి డాముల నుంచి చెక్ డాముల నుంచి కాలువల నుంచి మోటర్ల నుంచి రకరకాలైన జనవరాలు నుంచి మా పొలాలకు నీరు వస్తాయి చుట్టుపక్కల ఫెర్టిలైజర్స్ కంపెనీ ఉండడం వల్ల నీటి కలుషితం అవ్వడం వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి అలాగే తాగడానికి నీటికి ఇబ్బంది అవుతున్నాయి ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నాము తాగడానీకి ఇబ్బంది వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి గడ్డలో ఉన్న నీరు చెరువులో ఉన్న నీరు కంపెనీలు వల్ల రసాయనాలు కలవడం వల్ల కలుషితం అవుతున్నాయి దాని వల్ల నీటిలోకి పొలాల్లోకి రసాయనాలు కలవడం పంట దెబ్బ కూడా తింటున్నాయి అలాగే చెత్తను మాకు ఉదయం చెత్తను వేరేగా చెత్త బండి ప్రవేశించి చెత్తను తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి చాలా నీట్గా శుభ్రం చేస్తారు ఆ చెత్తతో ఎరువులు కూడా తయారు చేస్తారు